భారతదే మన భారతదేశంలో చాలా మంది కళ కళాకారులు ఉంటారు వాళ్ళు ఎన్నో ఏదో వేరే వేరే దేశాల నుంచి అంటే వేర్ వేరే దూర ప్రాంతాల నుంచి మూల ఊర్ల నుంచి కష్టపడ్డానికి వస్తారు ఇక్కడికి ఇంక వాళ్ళకి నిజంగానే ప్రాధాన్యత అనేది ఉండదు వాళ్లలో ఎంత కళా పోషణ ఉన్నా కూడ మన భారతీయంలో వాళ్ళు అంటే ఇక వేస్ట్ అన్నట్టే చూస్తరు ఎందుకంటే వాళ్ళకి అవకాశాలు ఇవ్వరు ఇంకా వాళ్ళు ఎట్లా అంటే చీపుగా చూస్తారు ఎందుకంటే వాళ్లు వచ్చేవాళ్లందరూ చిన్న చిన్న కుటుంబాల నుంచి కొంచెం బీద కుటుంబాల నుంచి మూల ప్రాంతాల నుంచి లేకపోతే మారుమూల గ్రామాల నుంచి వస్తారు కాబట్టి ఇంకా వాళ్ళకి ఎట్లాంటి గుర్తింపు ఉండదు కాబట్టి తీసిపాడేసినట్టు మాట్లేడేస్తారు ఎలా అంటే మన భారతదేశంలో మస్తుమంది కళకారులు ఉంటారు కొంతమందికి కొంతమంది ఇట్లా సినిమాలల్లో చేయాలని కొంతమంది అట్లా చేయాలని చాలావరకు పెట్టుకుంటారు చాలా అంటే ఎట్లా పెట్టుకుంటారంటే వాళ్ళు ఏవేవో చేయాలనుకుంటారు ఇంకా చాలా కష్టపడతారు ఇంకా మనకు అస్సల ప్రాదన్యత అవకాశాలు ఇవ్వరు ఒకవేళ వాళ్ళకి అవకాశాలు ఇస్తే చాలా బాగుంటుంది కాని ఇంక వాళ్ళు ఎందుకంటే వారు తక్కువ తక్కువ కులమువోళ్ళు ఉండవచ్చు లేకపోతే వాళ్ళదగ్గర ఏమి డబ్బులు లేకపోవచ్చు లేకపోతే వాళ్ళ దగ్గర అసలు తగిన బట్టలు ఉండకపోవచ్చు అట్లాంటివి చూసి వాళ్ళు వాళ్ళ వాళ్ళ కళాకారుని ఇవన్నీ ఎం పట్టిచ్చుకోకుండా వాళ్ళ స్థాయిని వాళ్ళుఉండే సిట్యుయేషన్ని ఇట్లాంటివి చూస్తారు ఇట్లాంటివి చూడడం వల్ల వాళ్ళు ఏదొ పాపం చిన్న స్థాయి నుంచి వచ్చినవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎట్లాంటి అవకాశాలు దొరకవు అట్లాంటి అవకాశాలు దొరుకక చాలామంది రోడ్ల పైన తిని రోడ్ల పైన బతుక్కుంటా చచ్చిపోయేవాళ్లు కూడ ఉంటారు అట్లాంటి భారతదేశంలో ఇట్లా కళకారులు ఎంతోమంది చాలామంది భాదపడేవాళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఎట్లాంటి ప్రాధాన్యత అనేది ఉండదు ఎట్లాంటి అవకాశమనేది కూడ దొరకదు ఇక వాళ్ళ వాళ్ళకి దొరకదు ఎందుకంటే ఇంక వాళ్ళు వాళ్ళువేరే దేశాల నుంచి మారుమూర ప్రాంతాల నుంచి చిన్న చిన్న గ్రామాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళని పట్టించుకోరు కాబట్టి ఇంక వాళ్ళకి ఈ భారతదేశంలో ఇంక కళకారులకి నిజంగానే ప్రాధాన్యత దొరకదు అవకాశం ఇవ్వరు కారణం ఇది